మీరు మా అతిధులను ఏ ఏ పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు మతపరమైన పర్యాటకం మతపరమైన పర్యాటకాన్ని తీర్థయాత్ర పర్యాటకం అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రయాణం యొక్క ప్రాధమిక ఉద్దేశం దేవాలయాలు చర్చ్లు లేదా మసీదులకు తీర్థయాత్ర చేయడం పశ్చిమగోదావరి జిల్లా దాని గొప్ప మరియు వైవిధ్యమైన దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలతో గుర్తు గుర్తు చ గుర్తించదగిన ప్రదేశం ఇది గొప్ప సంప్రదాయం వారసత్వం మరియు చారిత్రక ప్రాముఖ్యత గలిగిన ప్రదేశం ఇక్కడ పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్ని చారిత్రక ఎక్కువగా సందర్శించే మరియు ప్రసిద్ధ తీర్థయాత్రల జాబితాలను వాటి వివరాలతో అందిస్తున్నాం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం జంగారెడ్డి గూడెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని పారిజాత గిరి ఆలయం అని కూడా పిలుస్తారు ఇది సందర్శించడానికి మరియు పూజించడానికి చాలా అందమైన ప్రదేశం తిరుమల తిరుపతి కాకుండా ఏడు పర్వతాల సముదాయం ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ఏకైక పట్టణం జంగారెడ్డిగూడెం అని ఒక సాధారణ నమ్మకం యాత్రికుల సంఖ్య పెరగడంతో ఈ ఆలయం ఇటీవల పునర్నిర్మించబడింది ఆలయంలో పెద్ద కళ్యాణ మండపం ఉండటం వల్ల ఈ ఆలయంలో అనేక వివాహాలు కూడా జరుగుతున్నాయి ఈ ఆలయంలో ప్రతీరోజూ అన్నదానం అన్నదానం కూడా జరుగుతుంది ఈ ఆలయంలో ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు దీనిని దాదాపు తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఈ సృష్టిని సృష్టించిన త్రిమూర్తులను సృష్టించిన సృష్టికర్త తనను తాను పరిణితి చెందాలని కోరుకున్నాడు మరియు బ్రహ్మ శంకరుడు విష్ణువుని అంగీకరించాలని కోరుకున్నాడని మరియు మూడొవ దాన్ని మరియు అదే విషయాన్ని అంగీకరించడానికి అంగీకరించడానికి చెప్పాడు ప్రయాణికుడు ఈ మాటలను అంగీకరించాడు అని చెప్పాడు ప్రయాణికుడు ఈ మాటలను అంగీకరించాడు మరియు మూడొవ దాన్ని మరియు శంకరున్ని ఇష్టపడలేదు శంకరుడు దృశ్యాన్ని పదమన్నాడు ఇది అది నాలుగు భాగాల్లో ఆ భాగాన్ని సృష్టించి మూడు భాగాలను సృష్టించింది లక్ష్మీ